వాని ఒక కలుషితమైన వాటరును కూడా మంచి పరిశుభ్రపరిచి తాగితే మనకు

లేకపోతే ఏ కార్మిక వర్గాలు కానీ

గవర్నమెంట్ వాళ్ళు కూడా స్వచ్ఛమైన నీరు ఒక ఫిల్టర్ రూపకంగా ఇప్పుడు మిషన్ భగీరథ ఉన్నది అది ఫిల్టర్ అయిన నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటుందని కే టీ ఆర్ అన్నాడు కానీ ఆ నీళ్లు ఎవ్వడు తాగడం లేదు

ప్రతి గ్రామానికి భగీరథ నీళ్ళు తాగడం లేదు అవి ఆరోగ్యకరమైనవి కావు ఒక స్నానం చేయడానికే అవసరమవుతాయి

దావకాన్లు కానీ మూతపడతాయి స్వచ్ఛమైన తిండి స్వచ్ఛమైన తాగు నీరు వాడినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగతి చెందుతుంది బాగుపడుతుంది పూర్వం మన మన భావి పౌరులు కూడా ఒక మంచి వృద్ధి పురోగతి చెంది వాళ్ళు ఒక దేశానికి వెన్ను వెన్నుముకల పునాదిరాళ్ళుగా నిలబడి వాళ్ళు దేశ సేవ చేేసి దేశానికి ఒక మంచి మార్గానికి తోడ్పడి ఒక మన భారత స్వాతంత్రంలో మన భారత భూమి యొక్క ఉన్నటువంటి వనరులు ఏ దేశంలో లేవు మన వేరే దేశాలల్లో గాలి కలుషితం అవుతున్నది తాగునీరు కలుషితం అవుతున్నది అన్నీ కల్తీ అవుతున్నది మన దేశంలో కొంతవరకు ఆలోచించుకుంటే వాతావరణ కాలుష్యం తక్కువ తాగునీరు స్వచ్ఛమైన నీరు కూడా మనదేశంలోనే హైదరాబాదులో మంజీరా నీరు ధర్మచార నీరు సిటీకి హైదరాబాద్ వరంగల్కు మొదటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఈ ధర్మచార నీళ్ళే సిటీకి

ఓనర్లు కావించినారు ఇప్పటికీ కూడా అదేవిధంగా స్వచ్ఛమైన నీరు తాగటానికి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సదుపాయాలు చేసి మంచి ఒక